బాగున్నాం అండి వంట అయింది అండి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారండి

వైజాగ్ అండి

ఉన్నారు అనుకుంట ఉన్నారు అండి పిన్ని వరస పిన్ని వరస అవుతారు అండి వాళ్ళు

అవునండి

ఇంకేంటి అండి అలాగే అండి అలాగే సరే